హలో గుడ్ ఈవినింగ్ మ్యాడమ్ నేను సాత్విక్ వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నాను మ్యాడమ్ సెకండ్ క్లాస్ మ్యామ్ బేబీ ఏమి లేదు మ్యాడమ్ బాబుది చేయి ఫ్రాక్చర్ అయ్యింది కొంచెం కిందపడ్డాడు అది లీవు ఒక టూ డేస్ త్రీ డేస్ చాలు మ్యామ్ అవును మ్యామ్ రావడం లేదు మ్యాడమ్ ఫస్ట్ డే వచ్చాడు లేదు మ్యాడమ్ మేము అనుకోకుండా కొంచెం బాబుకి అట్లా అయింది మేము మేము కూడా డ్యూటీలో కొంచెం బిజీగా ఉన్నాము ఇక నాకు కూడా వీలు కాలేదు మ్యాడమ్ ఇన్ఫామ్ చేయడానికి అట్ల చూసాను మ్యాడమ్ కానీ మా మా హస్బెండ్కి లింక్ అయ్యి ఉంది మ్యాడమ్ మీ గ్రూపు నాకు అంత ఐడియా లేదు బట్ నేను ఇన్ఫామ్ చేద్దామని కాల్ చేసాను మ్యామ్ పరవాలేదు మ్యాడమ్ అది మ్యామ్ అది ఏమంటారు మ్యాడమ్ సిమెంట్ పట్టీ వేసారు సర్జరీకి ప్రిపేర్ చేస్తున్నారు మ్యాడమ్ మళ్ళీ చెప్తా అన్నారు టూ డేస్ తర్వాత ఎక్స్రే తీయించి రిజ దాని రిసల్ట్ బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాం అని చెప్పారు మ్యాడమ్ లేదు మ్యాడమ్ ఆడుతు ఆడుతు పడ్డాడు అది అనుకోకుండా జరిగింది కావాలని ఏమి లేదు ఆన్ ఆక్సిడెంటల్గా అనుకోకుండా జరిగింది మ్యామ్ ఇట్లా అవును మ్యామ్ ఓకే మ్యాడమ్ ఓకే థ్యాంక్ యూ మ్యాడమ్